గోదావరి సూపర్ మార్కెట్ చెప్పండి ఏం కావాలి చె చెప్పండి మేడం ఏం కావాలి సార్ గోదావరి సూపర్ మార్కటేనండి తప్పకుండాండి మీ నంబరు పేరు మీద వచ్చిందండి అంటే మీ పేరు ఉషాయే కదండి మీ అడ్రస్ మా దగ్గరుంది అండి ఆల్రడీ ఒకసారి చేసారు మీరు ఇలాంటి డెలివరీ చేసారు మా షాపోళ్ళు మీ పేరు చెప్పండి లిస్ట్ చెప్పండి నేను రాసుకుంటాను షుగర్ రెండు కేజీలు కందిపప్పు మినపప్పు రెండు కేజీలు

సోప్స్ మైసూర్శాండలు సంతూరు లక్సు చాలా ఏం కావాలండి దాంట్లో సరే ఎంతండి వంద గ్రాముల లేకపోతే పెద్దది ఇచ్చేయమంటారా

అంటే ఉప్మారవ్వ మీకు గోధుమరవ్వని తెల్లరవ్వ రెండు ఉంటాయి కదండి ఏం కావాలి సరేనండి

ఇంకా ఉంటాయి కదండి ఆలౌట్ కాని లేకపోతే ఓడొనిల్ ఫ్రెషెనర్స్ ఏమైనా కావాలండి సరేనండి ఇంకా జీలకర్ర కాని లేకపోతే సేమ్యాలు జీడిపప్పు సరేనండి అంతేనండి మీ అడ్రస్ ఉందండి మా దగ్గర మీ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ కూడా ఉంది అదే అడ్రస్ కదండీ మీది సరేనండి ఈ అమౌంట్ గంట గంటన్నరలో వస్తుంది అండి మీకింటికి డెలివరీ సరేనండి